తెలుగువారి దుస్తులు ధరించే సహజ ధోరణి కాలక్రమేణ మారింది ఎందుకంటే నలభై సంవత్సరాల క్రితం పరిస్థితులు వేరు అప్పుడు ఇన్ని ప్రయాణ సాధనాలు లేవు ఇంత చదువులు లేవు ఆ రోజుల్లో మేము ఎక్కువగా లంగావోణీలు చీరలు మాత్రమే ధరించేవారము ప్రయాణాలు తక్కువ ఎక్కువ దూరం నడిచి ప్రయాణించే వారము కానీ ప్రస్తుతం వాహనాల వాడుక ఎక్కువైనది అందుకు సౌకర్యంగా ఉండేందుకు దుస్తుల ధోరణి మారింది ఇవి నేడు యువత చదువుకునే యువతకు కొంతవరకు చుడిదార్స్ బాగున్నాయి కానీ జీన్స్ టీషర్ట్స్ మాత్రం అంతగా బాగోలేవు ఎందుకంటే అవి యువతను చెడుదోవ పట్టించేటట్లుగా ఉన్నాయి నా వయస్సు అరవై సంవత్సరాలు దాటినది కాబట్టి నేను నేటికి చీరకట్టునే అనుసరిస్తున్నాను మా రోజుల్లో ఇన్ని రకాల దుస్తులు లేవు మేము మా చిన్నతనంలో లంగావోణీలు మాత్రమే ధరించాము